గుంటూరులో ప్రత్యేకమైన కళ అంటే అది కూచిపూడి కూచిపూడిని మన సాంప్రదాయం మన సాంప్రదాయ నాట్యంగా కూడా పోల్చుకుంటారు ఎందుకంటే పూర్వం నాటి నుండి నాట్యగత్తెలు కూచిపూడిని నేర్చుకొని దాన్ని ఒక సాంప్రదాయ వేదిక టైంలో ఉపయోగించేవారు దాన్ని సో ఏంటంటే మన సాంప్రదాయంలో ముఖ్యమైనది డ్యాన్స్లు అది కూడా కూచిపూడి ఆ కళ అనేది ప్రతి ఒక్క స్త్రీకి ప్రతీ ఒక్కరికి అది అంత ఈజీగా రాదు దానికి కూడా ఒక కళ ఉండాలి ఆ కళ లేనిదే ఎవరు పడితే వాళ్ళు దాన్ని ఆ నాట్యాన్ని చేయలేరు దానికి మంచి నాట్య కళలు అలాగే వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్సు ప్రతీ ఒక్కటి కనపడేటట్టు నాట్యం చేయాలి సో ప్రతీ ఒక్కరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి నాట్యం నాట్యంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక భాగంగా ప్రతిధ్వనించారు సో ఏంటంటే గుంటూరులో ప్రత్యేకమైనది అది కూడా కళల్లో నాకు తెలిసిందల్లా కూచిపూడి